ఈ స్టేబిలైజర్ కావాలి సార్ స్టెబిలైజర్ కావాలి స్టెప్ ఒక టీవీ ఉంది వాషింగ్ మిషన్ ఉంది అట్లనే ఫ్రిజ్ కూడా ఉంది దీనికి సంబంధించిన ఎక్కువ మినిట్సు ఓల్టేజ్ ఆపట్లేదు వైర్ ప్రాబ్లమా స్టెబిలైజర్ ప్రాబ్లమా తెలియట్లేదు

ఏం కంపెనీ తీసుకోమని అన్నారు ఎల్జి బాగుంటుందా ఇక ఇంకా

అంటే ఇప్పుడు అంటే ఒంటిలోకి అంటే ఒం ఇంటికి వచ్చి చేస్తారా లేకపోతే మేము వచ్చి తీసుకోమని అన్నారా మాది ఇక్కడ చెన్నూరు దగ్గర దుగ్నపల్లి విలేజి ఒక మూడు నాలుగు పడుతుంది ఇట్లా ఇక్కడ ఇది స్టెప్లైజర్సు చెన్నూరు టౌన్ నుంచి ఒక టెన్ కేఎమ్ ఉంటుంది పోస్ట్ ఆఫీస్ ఉంది ఇక్కడనే దుగ్నపల్లె అని ఈ ఏరియానే లొకేషన్లో పోస్ట్ ఆఫీస్ ఉంది అయ్యా కలెక్ట్ చేసుకుంటాము గానీ మరి ఎలక్ట్రిషన్ మాకు సంబంధించిన వారు వాళ్ళని మీరే ప్రొవైడ్ చేస్తారా లేకపోతే మేము మా విలేజ్ లోపల వాళ్ళని తీసుకో పిలుచుకోమన్నరా

అయ్యా అంటే లోకల్ వాళ్ళు అయితే సరిగ్గా చేయట్లేదు మీరు పంపిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను చార్జెస్ అవుతాయా ఎక్కువ కొంచెం వైరింగ్ కూడా ప్రాబ్లం ఉన్నట్టు ఉంది మంచి వైరింగ్ కూడా కావాలి మీ బ్రాంచ్లో ఉంటారా ఇక్కడ నుంచి వస్తాడా సరే అట్లనే ఒకటి టీవీ కూడా తీసుకుందాము అనుకుంటున్నాను ఏది బాగుంటుంది శాంసంగ్ బాగుంటుందా ఫ్రిడ్జ్ ఉంది కానీ దాన్ని తీసేసి హైయర్ తీసుకుందాము అనుకుంటున్నాను మరి అక్కడ అది తీసుకొని ఒక సెవెన్ ఇయర్స్ అవుతుంది కూల్ కావట్లేది ఏసి ఎల్జి ఎల్జి ఫ్రిడ్జ్ ఉంది కానీ దానిది ఏసీ గ్యాస్ అయిపోయినట్టుంది దాన్ని చేంజ్ చేద్దాము అనుకుంటున్నాము మంచి ఫ్రిజ్ ఒక ఫైవ్ స్టార్ కావాలి ఓకే ఓకే థ్యాంక్ యూ అండి ఓకే కన్ఫామ్ వస్తాము